హలో చెప్పండి వైన్ షాపేనండి ఏమి కావాలి మాకు డేని డేనియల్స్ లాగా వినిపించిందండి ఏం కావాలో కరెక్ట్గా చెప్పండి మీరు ఉందండి మీకు ఎంత కావాలి రెండు కాటన్ ఇంకా ఎక్కువ ఏమన్నా కావాలి అంటే చెప్పండి ఇంకా తీసుకొస్తాం మేము అవి ఒకటే కాదు వేరేవి కూడా ఉన్నాయి రూమ్ సర్వీస్ కూడా ఉందండి లేదు అలా అలా ఉండదండి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మా మీద వస్తుంది తర్వాత మీరే వచ్చి తీసుకొని వెళ్ళాలి ఉన్నాయండి కింగ్ఫిషర్ ఇంకా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కానీ బ్రీజర్ పెద్ద పెద్దవి అంటే మీరు చెప్పడం వల్ల మేము ఆర్డర్ చేస్తామండి హండ్రెడ్ పైపర్స్ అవి ఇప్పుడు అవి ఏమి లేవు కానీ మీరు చెప్పడం వల్ల నేను తీసుకుని వస్తాను స్టాక్ని మేము తీసుకురావడం కష్టమండి మీరు తాగి ఉంటారు మళ్ళీ మేము తీసుకొస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు అలా మాట్లాడ వద్దండి మీరు కస్టమర్ కాబట్టి మేము మంచిగా మాట్లాడుతుంటే మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి మీరు అట్లా మీరు మీ ఏజ్ ఎంత ఇంతకీ అడుగుతున్నారు బాగానే అవును అనుకుంటున్నా ఇప్పుడు మీకు కావాలా వద్దా మీకు కావాలా వద్దా ఇప్పుడు మీకు జాక్ డేనియల్స్ కావాలా లేకపోతే హండ్రెడ్ పైపర్స్ కావాలా అది చెప్పండి ఫస్ట్ ఈ సొల్లు అంతా కాదు మేము ఆల్రెడీ చెప్పాం కదా రూమ్ సర్వీస్ అయితే ఏమి చెయ్యమని చెప్పేసి పంపను చేస్తావా వద్దులేండి మరీ మీరు ఇంత మొత్తమా ఒక టెన్ థౌజండ్ వరకు అవుతుంది బిల్